మేము మ్యూజిక్ అనేది ఏ వాయిద్యాలతో పాడుతాం అంటే ఇంకా పిన్నె న్యూ క్లాప్ బాక్సు లేకపోతే సింబల్ ఆఫ్ ఫ్రెంచ్ ఫాము అలాగే పాడేవాళ్ళం ఆ విధంగా ఏ టైప్లో వస్తుందో ఆ టైపులో మేము సింగింగ్ చేసే వాళ్ళం పాటలు పాడే వాళ్ళం చాలా చక్కగా వస్తాయి ఇంకా బిల్లు కానీ ఎలక్ట్రానిక్ గిటార్ కానీ లేకపోతే అకడిన్యూ కానీ లేకపోతే బంజానో కానీ లేకపోతే వీణ ఇలాంటివి చాలా విధంగా పాడే వాళ్ళం అదే టైపులో మ్యూజిక్ వస్తుందో ఆ టైపు ఊహించుకొని విని తర్వాత పాడతాము ఇలా పాడడం వల్ల స్పష్టంగా వస్తుంది వాయిద్యాలతో పాడ్డం వల్ల చాలా చక్కగా వస్తుంది వినడానికి చాలా బాగుంటుంది కిమ్ మ్యూజికల్ పియానో ఫ్లా ఫ్లూటు ఇలా చేయడం వల్ల చాలా హ్యాపీగా పాడుతూ వస్తాము ఇలా పాడటం వల్ల చాలా మ్యూజిక్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఇంకా హర్దో మ్యూజిక్ వచ్చినప్పుడు ఇలానే పాడుతు ఉంటాము లేకపోతే ఫ్రెంచ్ హార్మో లేకపోతే బంజానో ఇలాగ వచ్చినప్పుడు పాడుతు ఉంటాము ఇలా పాడడం వల్ల ఇంక మ్యూజిక్ అద్భుతంగా పాటలు వినిపిస్తాయి వినడానికి కూడా స్పష్టంగా ఉంటాయి ఇలా పాడినప్పుడు ఇంకా పియానో ఇంకా వాయించినప్పుడు స్మూత్గా పాడడం వల్ల లేకపోతే ఒక బేస్లో పాడడం వల్ల మ్యూజిక్ అనేది బాగా ఉంటుంది అలా ఉండడం వల్ల ఇంకా వినడానికి చాలా చక్కగా ఉంటుంది ఇలా చేసినప్పుడు ఇంకా డ్రమ్స్తో ఇంకా డ్రమ్స్ కొట్టినప్పుడు గూడా మ్యూజిక్ పాడడం వల్ల అదొక్క ఫీల్గా ఉంటుంది వీణ వాయించినప్పుడు లేకపోతే లేకపోతే పియానో వాయించినప్పుడు ఇలా పాడడం వల్ల చాలా చక్కగా ఉంటుంది ఇంకా డ్రమ్స్తో మ డ్రమ్స్ కొట్టినప్పుడు పాడడం వల్ల చక్కగా వస్తుంది ఇలా పాడడం వల్ల వాయిద్యాలతో పాడడం వల్ల చాలా చక్కగా అనేది ఉంటుంది ఇంకా మ్యూజిక్ అనేది లేకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఇలా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చినప్పుడు పాడడం వల్ల చక్కగా వినిపిస్తుంది కూడా చక్కగా అర్ధం అవుతుంది పాటలో ఒక స్పేస్ ఉండేది ఒకటి ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది